ఆటల వలన మనిషికి బాధ తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనస్ మనఃశాంతి ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అదే విధంగా శారీరకంగా కూడా ఫిట్గా ఉంటాడు ముఖ్యంగా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు కృంగిపోకుండా ఉంటాడు మనిషికి స్ట్రెస్ అనేది ఉండదు ఆటల వలన రోజుకి ఆడుకోవడం వలన ఆరోగ్య సమస్యలనేవి రావు అలాగే ఆడుకోవడం వలన స్ట్రెస్ తగ్గి మైండ్ అంతా రిలీఫ్గా ఉండి ఎక్కువగా ఆలోచన శక్తి పెరుగుతుంది తెలివితేటలు కూడా పెరుగుతాయి